అవునండి మీకు ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మీకు ఏ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కావాలి ఓకే మా దగ్గర అవి చాలా ఫేమస్ అండి బటర్స్కాచ్ కానీ వెనీల కానీ దాంట్లో ఇంకా మేము స్ట్రాబెరీ కూడా మిక్స్ చేస్తాము యా మీకు అంటే ఎంతా ఎన్ని కేజీస్ కేక్ కావాలి హండ్రెడ్ కేజీస్ కేక్ కావాలా అండి ఓకే అండి మీకు ఏమన్న డిజైన్స్ కానీ ఇట్లా థీమ్స్ కానీ ఇట్లా ఏమన్న కావాలా అండి లేదంటే నార్మల్గా ప్లెయిన్గా ఇట్లా ఇవ్వలా చేస్తాం అండి మీ రిక్వయిర్మెంట్ ఎట్లా ఉంటే దాన్ని బట్టి మేము చేస్తాము కా అవునండి చాలా మంది మా దగ్గరకి వస్తారు అండ్ ఎక్స్క్లూసివ్ ఫర్ వెడ్డింగ్కి కానీ బర్త్డేకి కానీ మా దగ్గర నుంచి తీసుకు వెళ్తారు అంటే మేము చేసే డిజైన్స్ ఎవరు చేయలేరు మీకు ఇంకా దాంతో పాటు మీ కేక్తో పాటు కూల్ డ్రింక్స్ ఫ్రీగా ఇస్తాం అండి మేము అవునండి షూర్గా మ్యాడమ్ షూర్గా మేము ఒకసారి మాది కేక్ ప్రిపరేషన్ అయిపోయినాకా కూడా మీకు ఒక అదేంటి కన్ఫర్మేషన్ పిక్ పెడతాము చూడండి మీకు అది కన్ఫామా కాదా అనేది అండ్ దెన్ ఒకవేళ మీకు మార్చుకోవాలన్న కూడా లాస్ట్ మినిట్లో కూడా మారుస్తాం ఎందుకంటే మా చెఫ్ వాళ్ళు అంత బాగా చేస్తారు వితిన్ వన్ డేలో కూడా చేస్తారు అన్నమాట మీకు ఏ ఒకసారి మేం శాంపుల్ పంపిస్తామండి మేం శాంపుల్ పంపించాక మీరు ఓకే మీరు ఓకే అన్నాక మేము కన్ఫామ్ చేసుకుంటాం అండి కాకపోతే దీనికి కొంచెము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా కొంచెం పేమెంట్ వేయాల్సి వస్తుంది

ఫైవ్ హండ్రెడు కేజీస్ కేక్ అన్నారు కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తే మేము కొంచెం చేయడానికి దానికి కొంచెం రిక్వయిర్మెంట్ తీసుకుంటాం అండి మీ అడ్రస్ పెట్టండి మీ అడ్రస్ చెప్పండి మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము మీకు వన్ అవర్లో డెలివరీ అవుతుంది ఆ కేక్ కూడా మీకు ఏ ఫ్లే ఉన్నాయండి యా ఓకే అండి మీరు అడ్రస్ పెట్టండి మేము మీకు పంపించేస్తాము వన్ అవర్లో యా ఓకే అండి థ్యాంక్ యూ